అన్నీ మతాలు ఒకటే అన్నీ మతాల సారాంశం ఒకటే ఏ దేవుడ్నైనా గౌరవించాలి పూజించాలి ఏ ఎవ్వర్నీ ద్వేషించకూడదు అందరిని నమ్మాలి అందర్నీ గౌరవించాలి ఏ మనిషిని ద్వేషించకూడదు అందర్నీ ప్రేమించాలి ఏ దేవుడు చెప్పిన ఒకటే చెప్తున్నాడు పగలు పెంచుకోవాకండి ప్రేమను పంచండి ప్రేమలో మునగండి అందరిని అభిమానించండి ఎవ్వరిని ద్వేషించవద్దు ఏముంది ఎవ్వరిని ద్వేషిస్తే ఎమన్నా మనకేవన్నా వొరిగేదేమన్నా ఉందా ఏమీ లేదు ఆ భగవంతుడు ఒకటే చెప్పాడు యేసూ అయినా అల్లా అయినా కృష్ణుడైన ఏ దేవుళ్ళయినా ఒక్కటే అందరూ ఒకటే చెప్పారు నిజాయితీగా బతకండి నీతిగా బతకండి అందరిని ప్రేమించండి ఎవరి మీద పగ పెంచుకోవద్దు ఎవరిని అసహ్యించుకోవద్దు ఎవ్వరిని ద్వేషించవద్దు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఎదుటోళ్ళను గౌరవించండి ఎదుటోళ్ళని మీరు గౌరవిస్తే భగవంతుడికి మిమ్మల్ని గౌరవిచ్చేటట్టు చేస్తాడు అభిమానం చూపండి ప్రేమను పంచండి ప్రేమతోలాగా గౌరవించండి అందరిని అభిమానించండి కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం పవిత్రానాయ సాదూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ భాగవధ్గీత చెప్పినా ఏ ఖురాన్ చెప్పినా ఏ బైబిల్ చెప్పినా అందరినీ ప్రేమించమనే చెప్తున్నాడు కానీ మనము ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో తెలియక నా మతం నా మతం నా మతమని కొట్టుకుంటున్నాం మతాల్లో లేదు మానవత్వంలో ఉంది మానవత్వంతో బతకండి మనిషిని గౌరవించండి మనిషిని ప్రేమించండి కృష్ణుడేమీ అబద్దాలు చెప్పలేదు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎన్ని ఇదిగా ఉన్నాడని అనుకుంటున్నారు కానీ అవి అవి ఇవన్నీ అబద్ధాలు వాళ్ళందరూ భార్యలు కాదు ఆయనకి భక్తులు భక్తులని భార్యల రూపంలో ఆయన దగ్గరికి తీసాడు తప్ప వేరేగా లేదు అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమించాలి అందరినీ ఆరాధించాలి ఎవ్వరూ పగ ఎవ్వరూ దూర ఎవరినీ దూరం చేసుకోవద్దు ఎవ్వరినీ దూరం చేసుకోవద్దు అందరిని గౌరవించండి ప్రేమించండి మనం మన మతం కాని మన ఆచారాలు కాని వేటినీ తృణీకరించవద్దు ఏవి తృణీకరించినా ఏ మతాన్ని అయినా సరే గౌరవించండి ప్రేమించండి అందరిని లాలించండి అందర్నీ దగ్గరికి తీసుకోండి కృష్ణుడు చెప్పినా అల్లా చెప్పినా జీసస్ చెప్పినా ఒకటే ఒకటే ఒకటే అందరూ ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే మనం ఒక దేవుడే అని అందరం ఒక చోటకెళ్తే మనమందరం అక్కడ ఆ దేవాలయంలో కాని చర్చిలో కాని ఆ మసీదులో కాని అందరం ఒక చోటకెళ్తే పడతామో పట్టమో అందుకే భగవంతుడు మూడు రూపాల్లో మనందరికి దర్శనమిచ్చాడు జీసస్ అల్లా వెంకటేశ్వర స్వామని ఈ మూడు మతాలున్నది మొత్తం ఒకటే కాని అలా మనం విభజించుకున్నాము తప్ప వేరే కాదు అందరూ ఒకటే అందరిని గౌరవించండి అందరిని ప్రేమించండి నా మతం గొప్పది నా మతం గొప్పది నా మతం గొప్పది అనుకున్నందువల్ల ఉపయోగమే లేదు అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందర్రిని గౌరవించాలి అందరిని ప్రేమించాలి పిల్లలు కాని పెద్దలు కాని ద్వేషం పనికిరాదు అం అందరులో మాన దేవుడున్నాడు అందరి మనసుల్లో భగవంతుడున్నాడు పిల్లల మనసులో భగవంతుడున్నాడు పెద్దల మనసులో భగవంతుడున్నాడు మనం ఎవ్వరిని ద్వేషించగూడదు ఎవ్వరిని ద్వేషించినా ఆ భగవంతుడు ఊరుకుంటాడా ఊరుకోడు అందరిని గౌరవించమనే చెప్తాడు మనిషిని మనిషిగా చూడండి ప్రేమించండి కానీ మనము అహంకారంతో ఆలోచన లేకుండా ఆ నా మతం గొప్పది నీ మతం గొప్పది అంటున్నాం ఎవ్వరి మతాలు గొప్పవి కాదు అందరూ ఒక్కడే అందరికీ ఒక్కడే దేవుడు అని పాటున్నది ఆ పాటకి భగవంతుడే మనకి చూపిచ్చాడు కొందరు రాముడంటాడు కొందరు రహిమంటాడు కొందరు జీసస్ అంటారు కానీ మొత్తం ఒక్కటే ఆ భగవంతుడిని మనం నమ్మాలి గౌరవించాలి ప్రేమించాలి పూజించాలి కానీ మనము ఆలోచన లేకుండా ఎవ వాళ్ళ మతాన్ని వీళ్ళ మతాలు అని ద్వేషిస్తున్నాం ద్వేషించకూడదు గౌరవించండి ప్రేమించండి లాలించండి పూజించండి కానీ ఎప్పుడైనా సరే కృష్ణుడే కృష్ణుడేమంటున్నాడు నన్నే ప్రేమించండి అనంటంలేదు అందరిని ప్రేమించమన్నాడు జీససు పగని పెంచుకోవద్దంటన్నాడు కానీ కొంతమంది తప్పులు చేసి ఆయన దగ్గరకెళ్ళి క్షమాపన అడుగుతారు అది పద్దతి కాదు తప్పులు చేయకుండా ఎవ్వరూ ఉండరు కానీ మనం చేసే తప్పులు చిన్నవిగా ఉండాలి క్షమాపణ చెప్పుకునే విధంగా ఉండాలి అప్పుడే భగవంతుడు మనం భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు మంచి భవిష్యత్తునిస్తాడు మంచి ఆరోగ్యాన్నిస్తాడు మంచి ఆనందాన్నిస్తాడు మంచి ఆహారాన్నిస్తాడు మంచి సిరిసంపసదల్ని ఇస్తాడు మనకి బిడ్డల్నిస్తాడు బిడ్డల్లో దేవుళ్ళను చూసుకోవాలి బిడ్డలని ఇచ్చినందు వల్ల మనకి మనమేమీ ఇది కాదు కానీ బిడ్డలుండాలి మంచిండాలి బిడ్డలకి మనం మంచి నేర్పాలి మంచి చెప్పాలి ఇది మంచి దారయ్యా ఇదిగో ఈ దేవున్ని పూజించు మీ మతాన్ని గౌరవించు ఎవరిని ద్వేషించద్దు బిడ్డలు కూడా మన దారిలోనే నడుస్తారు మనం ఏది కోరుకుంటే అది జ జరిగేటట్టు భగవంతుడు అనుగ్రహిస్తాడు అందరిని ప్రేమించాలి దిక్కులేని వాళ్ళని దిక్కులే దిక్కులేరు వాళ్ళకి వాళ్ళని మనం ఏదైనా అనొచ్చు అని అనుకోకూడదు అది చాలా తప్పు దిక్కులేని వాళ్ళని ఎక్కువగా అభిమానించాలి ప్రేమించాలి మనల్ని గౌరవించే వాళ్ళని మనం ఇంకా గౌరవించాలి మనల్ని ప్రేమించే వాళ్ళని మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తేనే భగవంతుడు హర్షిస్తాడు మనలో ఉన్న అహంకారం పోతుంది మనలో ఉన్న కుల్లు కుల్లుకుతంత్రాలనేయి తీసేస్తాడు దేవుడు మనం ప్రేమతో మా వారిని దగ్గరగా తీసుకుంటే వాళ్ళు ఎవరన్నా మనల్ని ద్వేషించినోళ్ళని దగ్గరకెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకోండి వాళ్ళో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి మనల్ని కూడా ప్రేమిస్తారు అప్పుడు మనం ఎంత ఆనంద పడతాం అంటే ఆ ద్వేషించే వాళ్ళలో ఉన్న కల్మషాల్ని మనం తొలగించేస్తే మనకు చాలా ఆనందంగా కలుగుతుంది వాళ్ళు మనకు దగ్గరవుతారు మనలో వాళ్ళకి మన మీదున్న పగ పోతుంది అంతా బాగుంటుంది